ఏమండి అవుతుంది అండి మీ వంట అయిందా అండి అవును ఆదివారం స్పెషల్స్ సా అండి ఎలా ఎలా ఉన్నారు ఏంటండి అవునండి అదే అది తెలిసే మిమ్మలని అడుగుదామని విజయనగరంలో ఏమోఇల్లు కట్టిస్తున్నారు అంట కదా మీరు

ఏ ఏరియా అండి

అవునండి

అవును అండి అవును అండి ఎంత అవుతుంది అండి కన్స్ట్రక్షన్కి

ఎక్కడ అండి ఇప్పుడు అంతా కూడా కాస్త క్లీనింగ్ ఎక్కువ అయిపోయిందండి ఎలాగ అవుతుంది యాబై అరవై పెట్టుకొనిదే ఇల్లు అవ్వట్లేదు లేండి వుడ్ వర్కులు అన్నీ కూడా కలిపితే ఎంత వేసుకోండి ఇంకా

అవునండి అవును అవును అదే మరి ఇంక

అదే మేము పైన ఇంకో ఫ్లోర్ వేయించుకున్న అనుకుంటున్నాను అండి అదే అసలు కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుందో ఏంటో మిమ్మలని అడిగితే మాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని అడిగాను అన్నమాట అండి

అదే కాస్త అంటే పైన కూడా ఒక ఫ్లోర్ వేయిదాం అనుకుంటున్నాం అండి డబల్ బెడ్రూమ్ అండి

అదే సరే అండి సరే అండి బాయ్ అండి